ఐఫిల్ టవర్ తాజ్ మహల్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కొలొసియం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గిజా నెక్రోపోలిస్ మాచు పిచ్చు సిడ్నీ ఓపెరా హౌస్ అంకోర్ వాట్ అక్రోపోలిస్ ఆఫ్ ఎథెన్స్ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా సాగ్రాడా ఫామిలియా చోనీ హేనింగ బుర్జ్ ఖలీఫా క్రిస్ట రీడేమర్ పారిస్ ఫ్రాన్స్ చీక్షన్ ఇటలీ గోల్డెన్ గేట్ బ్రిడ్జి నయాగరా ఫాల్స్ పెట్రా అన్ జోర్డన్ బాలి గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఇగువాజు నేషనల్ పార్క్ లౌవ్రే మ్యూజియం